గ్రామీణ వ్యవసాయంలో నైపుణ్యం కలిగిన కార్మికులను కనుకోవడం కొంచెం కష్టంగా మారింది ఎందుకంటే ఆ పనులు చేసేవాళ్ళు తక్కువ అయిపోయారు ఈరోజులలో రోజువారీ కూలి కార్మికులకు ఇస్తున్న వేతనాలు రోజుకి ఐదు వందలు